హలో మీరు నూనెల నూనెల అమ్ముతారమ్మా మీ దగ్గర రా ఏమేమి ను నలు దొరుకుతాయ

అన్నీ అన్నీ బాగా ప్యూర్గా చేస్తారామ్మా చెక్కగానువుతం చేస్తారా లేకుంటే లోహాపు గానివ ఏమన్నా ఆడిస్తున్నారా

ఎంత ఉంటుందమ్మా రేటు సెనక్కైనానా లీటర్కు అవునా ఎక్కడ ఎక్కడ ఉంటుందమ్మా మీ షాపు సరే సరే అమ్మా నేను వచ్చి మీకు ఫోన్ చేస్తాను మీరు అవైలబుల్లో ఉంటారు కదా సరే సరే ఇంకా మీ దగ్గర ఏమే ఉంటాయమ్మా నువ్వు నన ఎంత ఉంటు ఉంటుంది రేటు హటర్కి మూడొందలు మంచి గానే ఉంటుంది కదామా ఇది చక్కగానవుతో తీసిండే కదా అది అది కూడా ఇంకా ఇవి ఇన్నమంటారు ఆముదము ఇంకా మాకుక్ కావాల్సింది ఇంకాదాని ఏమంటారంటే ఆఫిషన్న ఆఫషంద ఏమన్నానా దొరుకుతుందా మీ దగ్గర

సరేలేండి సరేలేండి ఇం ఇంకా మీ దగ్గర ఏమైనా దొరుకుతాయండి ఆ ఆ సరే సరే అమ్మా నేను మీకు వచ్చి నేను ఫోన్ చేస్తాను వచ్చి మీకు మీ దగ్గర నేను తీసుకుంటాను సరేనానండి ఓకే ఓకే అండి